మా అక్క గారి కూతురు డీ ఇప్పుడు డిగ్రీ చదువుతుంది తర్వాత లా చదవాలనుకుంటుంది లా చదవడం తనకి జీవిత లక్ష్యం కాబట్టి లా చదవాలి అనుకుంటుంది కానీ ఆడపిల్లలకు చదువు విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఉన్నాయి ఇరుగు పొరుగు వారు ఆడపిల్లకు చదువు ఎందుకు అని మాట్లాడడం పెళ్ళి చేసే త్వరగా పెళ్ళి చేసేయమని అనడం లాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి ఆడపిల్లలకు చదువుకోవాలి అని ఉంటుంది కానీ వారు తల్లితండ్రులు వారు తల్లితండ్రులకు వాళ్ళను చదివించడానికి స్థోమత ఉండదు అందుకని కొంతమంది ఆడపిల్లల చదువు మధ్యలోనే ఆగిపోతుంది ఇంకా కొంత మంది తల్లితండ్రులకు అవి ఇవి చెప్పడం పెళ్ళి చేసేయమని త్వరగా పెళ్ళి చేసేయండి అని చెప్పే మాటలకు తల్లితండ్రులకు కూడా చదవించడానికి ఇష్టపడరు